నాకు ఆంధ్ర వాళ్ళు చేసుకునే గుంటూరు కారం అంటే చాలా ఇష్టం వాళ్ళు మంచిగా పచ్చడి పెట్టుకుంటారు వెరైటీ వెరైటీ పచ్చళ్ళు వాళ్ళు చాలా బాగా సంప్రదాయంగా వండుకుంటారు ఇంకా వాళ్ళ వంటకాల్లో సాంబార్ చేస్తారు అందులో తియ్యగా ఉంటుంది సాంబార్ అది ఇంకా చాలా బాగుంటుంది నేను ఇట్లాంటి రెసిపీస్ ఎన్నో చాలా ట్రై చేశాను ఇంకా వాళ్ళ సంస్కృతిలో నాకు పూతరేకులు ఇట్లాంటివి వేరే వాళ్ళ సంప్రదాయాలు ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇష్టం ఇంకా నెయ్యితో స్వీట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా బిర్యాని చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇట్లాంటి వంటకాలు నేను చాలా ట్రై చేశాను స్వీట్స్ అంటే మాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అట్లాంటివన్నీ అందుకే నాకు మా సంస్కృతిలోవి కాకుండా వేరే వాళ్ళ సంస్కృతిలోవి కూడా ఇష్టం